ఒకప్పుడు పంటలు పండిచేటప్పుడు పశువుల ఎరువులతో పంటలు పండించేవారు దీని వలన దిగుబడి అదే విధంగా ధాన్యంలో పంటలో నాణ్యత ఉండేది ఇప్పుడు అంతా రసాయన ఎరువులతో పండించటం వలన నాణ్యత అనేది లోపించింది అదే విధముగా ఆరోగ్య సమస్యలు కూడా తల ఎత్తుతున్నాయి ఇంతే కాకున్నా రసాయనాలు ఎక్కువగా వాడటం వలన నేల అనేది సత్తువ తగ్గిపోతుంది రసాయనాల వలన నేల కూడా పాడు అవుతుంది దీని వలన మనము నాణ్యమైన పంట కూడా దిగుబడి తెచ్చుకోలేకపోతున్నాము ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతున్నాయి దీని వలన మనం నివారించాలి అనుకో మళ్ళీ పాత పద్దతిలో పశువుల ఎరువులతోనే పంటలు పండించాలి దీనిని రసాయనిక ఎరువుల కంపెనీలను కూడా మనము ప్రోత్సాహించకూడదు